నాకు వినోదాత్మక వార్తలంటే ఆసక్తి ఉంది నేను ఎక్కువగా టాలీవుడ్ వార్తల కాలంని అనుసరిస్తూ ఉంటాను ఇంకా అంతేకాకుండా రాజకీయ పరంగా ఉన్నటువంటి వార్తలను ఎక్కువగా ఇష్టపడతాను అదేవిధంగా సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ వినోదాత్మక వార్తల్ని వాటి మీద వచ్చేటువంటి మీమ్స్ని చాలా ఆనందంగా ఇష్టంగా చూస్తాను వాటిని వింటూ ఉంటాను కానీ ఆ వచ్చేటటువంటి వార్తలన్నీ కూడా అవి నిజం కాదు కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని గాసిపులు ఉంటాయి కొన్ని నవ్వుకోటం కోసమే తయారు చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని ఆ నవ్వటం కోసమే తీసుకుంటాను కానీ వాటి మీద సీరియస్గా ఏ విధంగా కూడా చేయ్యను అలా ఆనందిస్తూ ఉంటాను